హలో పీకాక్ రెస్టారెంట్ మేనేజరా అండి మేము ఎప్పుడు ఆర్డర్ చేసే అడ్రస్ కాకుండా ఇప్పుడు ఇంకొకటి కొత్త అడ్రస్ని యాడ్ చేయ చేయగలగరా చేయగలుగుతారా ఆ అడ్రస్తో పాటు ఇంకో అడ్రస్ కూడా మేము ఇప్పడు న్యూ అడ్రస్ చెప్తాం అది కూడా మెసేజ్ పెడతాను న్యూ అడ్రస్ అది కూడా చేయండి యాడ్ చేయండి మల్ మరోసారి ఆర్డర్ని ప్లేస్ చేసేటప్పుడు ఓల్డ్ అడ్రస్తో పాటు న్యూ అడ్రస్కి కూడా ఏ అడ్రస్కి పంపించాలి అనేది చెప్తాము